ఇండియాలో అందరు టీని ఇస్ట్ ఇష్టంగా తాగుతారు అవును ఇండియాలో అందరు టీని ఇష్టంగా తాగుతారు ఒక్కొక్కరి ఇంట్లో నార్మల్గా ఒక్కొక్కసారి త్రీ ఫోర్ టైమ్స్ లేదా కొంతమంది ఫైవ్ సిక్స్ టైమ్స్ తాగుతు ఉంటారు నార్మల్గా ఎంటంటే టీ ఫస్ట్ మనం గ్యాస్ మీద గిన్నె పెట్టుకున్న తర్వాత పాలు పోస్తాం పాలు పోసిన తర్వాత కొన్ని వాటర్ పోస్తాం పోసిన తర్వాత మరుగుతుంది కదా మరిగిన తర్వాత మనం చాయ్పత్తా వేసుకోవాలి చాయ్పత్తా వేసుకున్న తర్వాత చాయ్పత్తా అనేది కలర్లోకి వస్తుంది అది కలర్లో వచ్చిన తర్వాత షు షుగర్ వేయాలి వేస్ అంటే షుగర్ వేయాలి అది ఎంత అంటే లిమిట్లో దానికి ఎంత సరిపోయిద్దో అంత వేసుకుని తాగాలి వేడి చేసుకుని బాగా అలా చేసుకోవడం తాగడం వల్ల కొంచెం మంది హెడ్ఏక్ అనేది పోయి మైండ్ రిలీఫ్గా ఉంటుంది అలా కొంతమంది త్రీ ఫోర్ టైమ్స్ తాగుతు ఉంటారు